మన హైదరాబాద్లో చాలా చూడడానికి చాలా ప్లేస్లున్నాయి ఫస్ట్ మనం జూ పార్క్ చూడొచ్చు జూ పార్క్ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గార్డెన్ అండ్ చార్మినార్ బిర్లా మందిర్ ఇలాంటివి చాలా ఉన్నాయి మన హైదరాబాదులో ఇంకా మనకు యాదగిరిగుట్ట శ్రీశైలం తిరుపతి ఇలాంటివి చాలా ఫ్యామిలీస్తో వెళ్ళవచ్చు ఫ్యామిలీస్ పిల్లలతోటి వెళ్ళి చాలా ఎంజాయ్ చేయొచ్చు మనము ఇప్పుడు సపోస్ ఇప్పుడు మనం జూ పార్క్ తీసుకున్నాం అనుకో జూ పార్క్లో అన్ని రకాల జంతువులుంటాయి వచ్చేసి అన్ని రకాల జంతువులంటే లైక్ లయన్ టైగర్ ఎలిఫెంట్ జీబ్రా హిప్పోపొటామస్ క్రొకోడైల్స్ క్యాట్స్ డాగ్స్ ఫిషెస్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఎనిమల్స్ మనం చూడొచ్చు జూ పార్క్లో జూ పార్క్ మన పిల్లలతో వెళ్ళొచ్చు మన కుటుంబంతో కూడా వెళ్ళొచ్చు వాళ్ళు చూసి చాలా ఆనందంగా ఉంటారు ఇంత రియల్గా గుట్టంగా మనం చూడొచ్చాయి ఎలిఫెంట్ ఈ లయన్నీ టైగర్ని వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉండరు అలా అవి చూసి అక్కడ మనం ఆ జూ పార్క్లో ట్రైన్ ఉంటుంది ఒక ట్రైన్ ఎక్కితే చాలు మనం మొత్తం జూ పార్క్ మొత్తం చూసేసి చూసి రావచ్చు జూ పార్క్లో చాలా చాలా అంటే చాలా చూడడానికి ఉంటాయి తినడానికి గుట్ట చాలా ఉంటాయి అక్కడ చాలా అంటే ఒక మనము లయన్నీ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు అది ఒక ఒక ప్లేస్ ఉంటుంది దాని పేరు సఫారీ సఫారీ అనే ప్లేస్లో మనము కారులో వెళ్తుండే సేఫ్టీ కారు ఉంటుంది అక్కడ కార్లో వెళ్ళి మనం లయన్నీ దగ్గర్లో దగ్గరగా చూడొచ్చు అక్కడ లయన్నీ లయన్ కాని టైగర్ కాని దగ్గరికి వెళ్ళి చూడొచ్చు మనం అక్కడ మన ఇంకా టైగర్ చీతా ఇలాంటివి చాలా దగ్గరికి వెళ్ళి చూడొచ్చు అక్కడ సేఫ్టీ కార్ అనేది ఉంటుంది అది ఏరియా సఫారి అని దానికి టికెట్ వచ్చేసి వన్ ఫార్టీ అరౌ ఆర్ వన్ ట్వంటీ ఏమో టికెట్ ఉంటుంది ఆ టికెట్ తీసుకొని వెళ్ళి చూడి చూసి రావచ్చు ఇది మనం వెళ్ళొచ్చు పిల్లలతో చాలా వాల్ గుట్టంగా హ్యాపీగా ఉంటారు అరే టైగర్ని కానీ లయన్ కానీ మనం ఇంత దగ్గరికి వెళ్ళి చూస్తున్నామని ఇంకా మనము అక్కడ ఫిషెస్ ఆల్ అన్నీ రకాలమైన ఫిషెస్ ఉంటాయి అక్కడ ఆ మ్యూజియం కుడంగా ఉంటదక్కడ అప్పటివి కాలంలో అవి మ్యూజియంసు ఇంకా అన్ని అప్పుడు యూస్ చేసిన వాళ్ళు అన్ని అక్కడ ఉంటాయి ఇంక నేమో ఫిషెస్ ఫిషెస్కి గురించి మాట్లాడితేనేమో అన్ని అన్ని రకాల మైన ఫిషెస్ అక్కడ ఉంటాయి మనము ఒక ఫస్ట్ ఎంట్రీ కాగానే అక్కడ ఫిషెస్వి ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లోకెళ్తే అంతా అంతా బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ వెళ్ళగానే అది స్టార్టింగ్ ఇంకా బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ గుట్టంగా ఉంటాయి అక్కడ ఎన్నో రకాల మైన బటర్ఫ్లైస్ ఉంటే అక్కడ మనం చూసి చాలా ఆనందంగా ఆ ఆనందాన్ని అక్కడనే ఉండాలనిపిస్తుంది కాని అవన్నీ చూస్తే అక్కడ ఇంకా డాగ్స్ ఉంటాయి క్యాట్స్ ఉంటాయి ఇంకా చిన్న చిన్న టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ కూడంగా అక్కడనే ఉంటాయి లైక్ స్క్వరెల్స్ హాండ్స్ హెన్స్ డక్స్ ఇవన్నీ అక్కడ ఉంటాయి మనమక్కడ పిల్లలు పేరెంట్స్తో వెళ్ళి కుటుంబంతో వెళ్ళి చాలా ఎంజాయ్ చేయొచ్చు పిక్నిక్ ద్వారా ఒక సాటర్డే వీకెండ్స్లో వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే వీకెండ్లో వెళ్ళి నెక్స్ట్ డే సండే కదా కాబట్టి మనం రెస్ట్ కూడంగా తీసుకోవచ్చు అలా వెళ్తే అక్కడ చాలామంది పబ్లిక్ కూడంగా వస్తారు మనమెంతో ఎంజాయ్ చేయొచ్చు అక్కడ ఎంత అంటే అంత ఎంజాయ్ చేయొచ్చు అక్కడ మనం ఇంకా మనము వచ్చేసి చార్మినార్ చార్మినార్ దగ్గర మనకి ఎంత అంటే అన్ని అన్ని రకాల మైన డ్రెస్సెస్ కాని జ్వాలరీస్ కాని షూస్ కాని ఒక పర్సన్కి ఒక వ్యక్తికి సంబంధించిన వస్తువులన్నీ మన చార్మినార్ దగ్గర దొరుకుతాయి అది ఎప్పుడో కట్టించినది దానికి ఫోర్ పిల్లర్స్ ఉంటాయి మనం పైకెళ్ళి కూడా చూడొచ్చు అది ఎంత పైకెళ్ళి మనం పైకెళ్ళి చూసినమంటే మన హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది అక్కడ చార్మినార్ చాలా ఫేమస్ అక్కడ అక్కడ మనము ఫేమస్ ఫుడ్ వచ్చేసి కచోరీ కాని సమోసా చాలా ఫేమస్ అక్కడ నేను రీసెంట్గా వెళ్ళిండే చార్మినార్కి కూడంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అక్కడ సమోసాలు కచోరీస్ కాని నేను కూడా డ్రెస్సెస్ నాకు సంబంధించిన అన్ని తీసి కొనుక్కుండే అక్కడ చార్మినార్ దగ్గర మనకి చార్మినార్ ఇంకా బిల్లా మందిర్ బిర్లా మందిర్ మనకొచ్చేసి దేవుడు నువ్వు వెంకటేశ్వర దేవుడు ఉంటాడు అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడికి వెళ్ళి చూస్తే వ్యూ చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి చూస్తే ఆ వ్యూ మనం ఎక్కడో వెళ్ళిపోయి ఉన్నట్టు ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళి మనం వ్యూ చూసినవనుకో అక్కడ అక్కడికి వెళ్ళి మనకి ఇంకా ఆ సెక్రెట్ తెలంగాణ సెక్రటరీ కనిపిస్తుంది ఇంకాచ ట్యాంక్ బండ్ కనిపిస్తుంది అక్కడ నుంచి ఇంకా చార్మినార్ కనిపిస్తుంది ట్యాంక్ బండ్ బుద్ధుడు కూడంగా కనిపిస్తాడు అక్కడ ఇంకా మనము అక్కడినుంచి గ్రీన్నెస్ కూడంగా చాలా కనిపిస్తుంది బిర్లా మందిర్ నుంచి ఇంకనేమో ఇంకా మనం ఇది ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్కి వస్తేనేమో ట్యాంక్ బండ్లో మనము బోటింగ్ చేయొచ్చు అక్కడ బుద్ధుడు దగ్గరికి వెళ్ళొచ్చు బోటింగ్ చేసి ఇక్కడ మనం మన మన ఓన్ బోటుతోనైనా వెళ్ళొచ్చు లేదంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు బోట్ అందులో వెళ్ళాలి మనం ఏమన్నా ఈవెంట్ ఉన్నా కానీ ఆ బోట్లో మనము చేసుకోవచ్చు ఈవెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు కానీ దానికి టికెట్ ఉంటుంది త్రీ హండ్రెడ్ ఏమో మనం అలా సెలబ్రేషన్స్ కూడంగా చేసుకోవచ్చు లైక్ ఎనీ బడ్డే పార్టీస్ లేదంటే ఫ మ్యారేజ్వి ఏదైనా పార్టీస్ కానీ ఏమైనా అందులో ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు మనము ఇంకానేమో ఇంకా వచ్చేసి అందులో మనము లుమిని పార్క్ లుమిని పార్క్ అక్కడ అమేజింగ్ లుమిని పార్క్ అనేది ఉంటుంది లుమిని పార్క్లో మనం చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు వాటర్ వాటర్ వాటర్కి రిలేటెడ్ అన్ని గేమ్స్ ఉంటాయి అక్కడ ఆడుకోవచ్చు మనం వాటర్వి లైక్

అక్కడికి వెళ్ళలేము ఇంకా వచ్చేసి ఇంకా మనకి దగ్గరలో ఇంకా దుర్గం చెరువు కూడంగా ఉంది దుర్గం చెరువు అక్కడికెళ్ళి వ్యూ చాలా అంటే చాలా మస్తు చాలా మంచిగుంటుంది అక్కడ వ్యూ దుర్గం చెరువులో ఇంకా హిమయత్ సాగర్ హిమయత్ సాగర్లో మనం టేస్టీగా ఉంటాయి ఫిషెస్ అక్కడ అప్పుడే పట్టుకొని ఫిషెస్ని ఫ్రై చేసి ఇస్తారు అక్క టేస్ట్ మాత్రం మస్తు అంటే వేరే లెవెల్ ఉంటుంది అక్కడ టెస్ట్ ఇక్కడ దుర్గం చెరువు దగ్గర కూడంగా మనకి ఫిషెస్ కూడంగా దొరికితాయి మనకి మనకి ఇంకా ఇంకా ప్లేసెస్ అంటే ఇక ప్లేసెస్ నేను రీసెంట్గా యాగంటికి వెళ్ళిండే యాగంటి బెల్లం కేవ్స్ ఇంకా గండికోట ఇవన్నీ మా ఫ్రెండ్స్తో ఆహా మా ఫ్రెండ్స్ కాదు మా ఫ్యామిలీ మెంబర్స్తో బ్రదర్స్ అందరం కలిసి వెళ్ళిండే సెవెన్ మెంబెర్స్ బ్రదర్స్తో మేము ఈ ట్రిప్కి వెళ్ళిండే మేము ఒక ఫోర్ డేస్ ట్రిప్కి వెళ్ళిండే కార్లో కార్లో చాలా ఎంజాయ్ చేసిండే మేము ఫస్ట్ ఫస్ట్ మేము వెళ్ళిండే యాగంటికీ అక్కడ దేవుడు ఇది టెంపుల్ యాగంటి టెంపుల్ అక్కడ దేవుడు శివుడు ఉంటాడు అక్కడ నంది టెన్ ఇయర్స్లో వన్ ఇంచ్ ఎవరీ టెన్ ఇయర్స్కి వన్ ఇంచ్ పెరుగుతాడు అక్కడ నంది ఇవన్నీ మనం చూడొచ్చక్కడ యాగంటిలో అక్కడి నుంచి మేము నైట్ స్టే చేశాము అక్కడ స్టే చేసాం రాత్రి బిర్యాని మంచిగా తిన్నాము మేము స్టేచేసి మార్నింగే మేము బెల్లం కేవ్స్కి వెళ్ళిండే బెల్లం కేవ్స్ అంటే మనకి రాయలసీమలో ఉంటుంది అది రాయలసీమలో ఉంటుంది అక్కడ మనము ఈ రాయలసీమలో బెల్లం కేవ్స్ చాలా ఫేమస్ చాలా అంటే చాలా ఫేమస్ అక్కడ అది మనము ఈబెల్లం కేవ్స్లో ఆ మనం కిందికకి వెళ్ళి అరౌండ్ మనం ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలికెళ్ళి ఆ వ్యూని చూడొచ్చు మనం అక్కడ అప్పుట్లో కట్టిన రాజులు ఈ వ్యూస్ మొత్తం అందులో కింద చూడొచ్చు మనం ఇంకా అప్పుడు నాకు చాలా అందంగా ఉంది నా దగ్గర ఇంకా నా ఫోన్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి అక్కడ ఎంజాయ్ చేసినవన్ని దాని తర్వాత మేము గండికోట వెళ్ళి గండికోట అక్కడ రొండు టూ టైప్స్ ఆఫ్ రివర్స్ వచ్చి ఒక్కవేలో వెళ్ళిపోతాయి రెండు రివర్స్ వచ్చి ఒక వన్ వేలో వెళ్ళిపోతాయి అవి గంగా ఇంకా కృష్ణ ఐ థింక్ ఆ రెండు వచ్చి ఒక వేలో వెళ్ళిపోతాయి అది మేము కళ్ళ దగ్గర నుంచి చూడంగా మాకు చాలా ఎంతో ఆనందంగా ఉంది అక్కడనే క్యాంపు కూడంగా చేసుకునే మేము అక్కడ మేము టూ డేస్ ఉండి మంచిగా ఎంజాయ్ చేసిండే అక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిండే ఇది కుటుంబంతో పిల్లలతో వెళ్ళేనా కాని మనం చాలా అంటే ఇగ ఇక్కడ వెళ్ళొచ్చు గండికోట కాని బెల్లం కేవ్స్ కాని యాగంటి కాని